విఆర్ అనగా వర్చువల్ రియాలిటీ ఆగ్మెంటెడ్ వర్చువల్ రియాలిటీ నేను చాలాసార్లు ఆగ్మెంటెడ్ వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ని వాడాను ఆగ్మెంటెడ్ వర్చువల్ రియాలిటీ అంటే మనకు ఉన్నది ఉన్నది ఉన్నట్టుగా లేనది కూడా ఉన్నట్టుగా చూపిస్తుంది అది మన కళ్లకు హెల్మెట్లాగా వేసుకుంటాం మన కళ్ళకు అద్దాలలాగా వేసుకుంటాం మనకు కళ్ళకు ఒక రెండు అద్దాలు ఉంటాయి ఆ రెండు అద్దాలలో మనం చూస్తాం వెనకాల స్క్రీన్ అనగా ప్రొజెక్టర్ ఒక చిన్నపాటి చిన్నపాటి ప్రొజెక్టర్ ఉంటుంది ఆ ప్రొజెక్టర్లో నుంచి కాంతులు మన కళ్ళలో కనిపిస్తాయి మనకు మన చుట్టుపక్కల లేనది ఉన్నట్టుగా కనిపిస్తుంది అది చాలా బాగుంటుంది మనం లేనిది ఉన్నట్టుగా మనం ప్రపంచాన్ని అంతా మనం చేతిలో మన నిలబడి మన రూమ్లో మన బెడ్ మీద మన కుర్చీ మీద కూర్చొని ప్రపంచాన్ని అంతా చూడవచ్చు అది చాలా మన టెక్నాలజీలో చాలా అడ్వాన్సన్ వల్ల ఇది వచ్చింది ఇంకా ఇది చాలా అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు దానికి తోడుగా ఏఐ కూడా దానికి తోడు అయింది మనం ఆగ్మెంటేడ్ వర్చువల్ రియాలిటీ యూస్ చేసి చాలా పనులు చేయవచ్చు ఒక ఒక మనం చదివేటప్పుడు ఆగ్మెంటేడ్ హెడ్సెట్ యూస్ చేసి ఆ చదివేదాన్ని మనం కళ్ళకు కట్టినట్టుగా చూడవచ్చు ఇది ఆగ్మెంటెడ్ రియాలిటీ వల్ల సాధ్యమవుతుంది ఆగ్మెంటెడ్ రియాలిటీ వర్చువల్ హెడ్సెట్ వాడి నేను చాలా గేమ్స్ ఆడాను చాలా మూవీస్ చూశాను చానా ప్రదేశాలు నేను రూమ్లో ఉండి హెడ్సెట్ వేసుకుని సందర్శించాను ఇది నాకు సాధ్యమైంది ఆగ్మెంటెడ్ రియాలిటీ వర్చ్యువల్ హెడ్సెట్ వల్ల నేను ఆగ్మెంటెడ్ రియాలిటీ హెడ్సెట్ వేసుకొని క్రికెట్ ఆడాను క్రికెట్ ఆగ్మెంటెడ్ రియాలిటీ వేసుకొని హెడ్సెట్ వేసుకొని చేతిలో వీఆర్ బ్యాటు తీసుకుని నేను రూమ్ లో నిలబడి స్టేడియంలో ఆడినట్టు క్రికెట్ ఆడాను రూంలో కూర్చొని థియేటర్లో చూసినట్లు మూవీ చూశాను రూమ్లో కూర్చొని నేను చదవాల్సిన వాటిని కళ్ళకు కట్టినట్టుగా నా ముందర జరిగేటట్లుగా చూశాను ఇవన్నీ వీఆర్ వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ వల్ల సాధ్యం ఇందులో మరి మనకు ఉన్నది ఇప్పుడు ఆగ్మెంటెడ్ వర్చువల్ రియాలిటీ ఆగ్మెంటెడ్ వర్చువల్ రియాలిటీ అంటే

ఆపిల్ ఆగ్మెంటెడ్ రియాలిటీ హెడ్సెట్ అది చాలా ఖరీదైనది మా బంధువులు నాకు అది బహుమతిగా ఇచ్చారు ఎప్పుడైనా ఎవరైనా ఇది వాడలేదంటే నేను ఖచ్చితంగా వాళ్ళకి వాడమని సలహా ఇస్తాను ఒక్కసారి వాడి చూడండి ఒక్కసారి మనం ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా మీరు అనుభవించండి మీకు తెలుస్తుంది